హలో నమస్తే అండి చెప్పండి ఎవరు అవునండి మీరెవరండి ఏ సెక్షన్ అండి ఓహో ఓకే అండి చెప్పండి ఏంటి ప్రాబ్లం ఎందుకండి ఓహో ఓకే అండి ఏ ఊరు వెళ్దామనుకుంటున్నారండి ఓహో ఓకేనండి చాలా మంచి ట్రిప్ కి వెళ్తున్నారండి ఆ ఇస్తామండి కానీ మీ అబ్బాయికి క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా పెట్టమంటారా అంటే ఎగ్జామ్స్ దగ్గర్లో ఉన్నాయి కదండి సో అందుకని ఆన్లైన్ క్లాసెస్ పెడతా అంటే వన్ వన్ అవర్ అయిన సరిపోతుందండి ఓకేనండి లాస్ట్ వచ్చే ముందు రోజు లీవ్ లెటర్ మీ అబ్బాయి చేత పంపించండి ఆ ఓకే అండి ఆ ఓకే అండి పర్లేదు థ్యాంక్యూ